హలో అవును మీ విసిట్ నెంబర్ చెప్తారా ఒకసారి ఒక నిమిషం ఆగండి చూస్తున్నా అమ్మా రిపోర్ట్స్ వచ్చాయి మీకు బ్లడ్ కొంచెం తక్కువవుందమ్మా ఇలానే ఇందాక ఫీవర్ కూడా ఉంది అవునా మందులో నేను ఫైవ్ అట్లా ఏం లేదమ్మా ఒక ఐదు రోజుల మందం మందులున్నమా అంటే బలం టానిక్కును మీకు జరముంది కాబట్టి డోలో కూడా ఇస్తునామ్మా ఐదు రోజుల మందులు చాలా వీక్ తగ్గుతది ఫైవ్ ఐదు రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం మనం ఒకవేళ తగ్గుతే ఒకవేళ తగ్గుతే మంచిదే తగ్గకపోతే మళ్ళీ రండి అవును ఇంకా ఏంటంటే మీరు రైస్ తినకండి దాని బదులు ఈ చపాతి ఇంకెక్కడికి వెళ్ళకండి పనులే చేయకండి ఇంకేంటంటే అది ఫ్రూట్స్ తినండి ఎక్కువ అంటే ఇప్పుడు దానిమ్మ్ పళ్ళు చెర్రీలు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని తీసుకోండి ఎక్కువ రెస్ట్ తీసుకోండి తక్కు కాకపోతే మళ్ళీ రండి సరే అమ్మా